నమస్కారమండి మేస్త్రి గారు అదీ ఏం లేదండి అదిగోనండీ కనపడుతుంది కదా ల్యాండ్ ఆ సెంటు ల్యాండు అక్కడా తక్కువలో ఒక స్లాబ్ వేసి ఒక చి ఒ అది చిన్న గదిలా కడదాం అనుకుంటున్నానండి తక్కువ బడ్జెట్లో ఇలాగ అది అంటే మామూలుగా స్లాబ్ వేస్తే బాగుంటుందా లేకపోతే షెడ్ వేసుకోమంటారా

అదే అండి ఎవరైనా వస్తే ఉండడాకి అలాగ కట్టిద్దాం అని ఒక హాల్లాగా రూమ్లాగా వేద్దాం అనుకుంటున్నానండి ఆ సెంట్ నేలలో ఏం లేదండి ఒక రూమ్ అంతే హాల్ కింద ఉంటే బాత్రూమ్ ఉండేలాగా అంతే అండి అది అలా ఆ సెంట్ నేలలో ఇంకా లోపల సీలింగు లేదు లేదు వంట గది అవసరం లేదండి ఒక బెడ్రూము బెడ్రూము లేకపోతే హాలు అదేంటది బాత్రూమ్ సరిపోతుందండి

అదే అండి ఎంత అవుతుందా అని కనుక్కుందామని చేసానండి రమ్మన్నాను పది లక్షలు అవుతుందంటారా అండి ఒక స్లాబే కదా అదేండి అన్నిట్లికన్నా అదే ఇప్పుడు ఇ ఇసుక ఇసుక ఎంతపడుతుంది అంటారండి ఒక రెండు యునిట్లు సరిపోతుందంటారా అంటే సిమెంటు రెండు మూడు చూసానండి అంటే అల్ట్రాటెక్ అంటున్నారు నాగార్జున అంటున్నారు ఈ మన లోకల్లో ఏమో వెంకటరామ అండ్ కో అంటండి అసలు ఏంటండి ఈ తేడాలేంటి ఏది బాగుంటుంది అసలు

అంటే అలా రెండు సిమెంట్లు వాడచ్చు అంటారా అంటే ఊడిపోవడం అలాంటివి ఏం జరగదు కదా

అదే లాస్ట్ సీలింగ్కి ఎలక్ట్రీషియన్ ఎలెక్ట్రికల్ వర్క్కి ఆ మీరు చెప్పిన పదిహేను లక్షల్లో అదే పది లక్షల్లో అవుతుందాండి లేకపోతే సెపరేట్గా అదా అది విడిగా విడిగా చెప్పారా

అన్నీ కలిపి ఒక పది లక్షలు చూసుకోమంటారు అయితే సరేనండి అయితే అదే ఇంకా బడ్జెట్ బట్టండి ఇంక ఆ టైల్స్ గట్రా పోని తీసేసి నార్మల్గా ఫ్లోరింగ్ ఉంటుంది కదండి సిమెంట్ది అలాంటిమైనా వేయించుకోవడం చూడాలండి ఇంక గెస్ట్లకే కదండి ఎవరైనా వచ్చిన వాళ్ళకి

అప్పులు అంటే మళ్ళీ అప్పుల పాలైపోతాం అండి బాబు ఉన్నదాంట్లో చేసుకుందామని అనుకున్నాను తక్కువలో అయిపోతుందేమో అనుకున్నాను

సరేనండి అయితే నేను చెప్తానులెండి మంచి రోజు చూసి పిలుస్తానులెండి ఇలాగ శంకుస్థాపన లాంటిది చేద్దురుగాని అదేనండి మా ఇంటికి మీరే కట్టారు ఇప్పుడు మీరు దీనికి కూడా అందుకే పిలిచామండి కొంచెం తక్కువలో అయ్యేలాగా చూడండి మరి అలాగని నాసి రకం కాకుండా గృహాలు గట్రా మంచిది మాట్లాడి చూసుకోండి ఇటక

సరే అండి పిలు కబురు చేస్తానులెండి కబురు చేస్తానండి నేను సరేనండి